హలో అండి హలో అండి నమస్కారం నమస్కారం అవును సార్ ప్రసాద్ మొబైల్ షాప్సు ఓకే అండి ఉండు ఉంటుంది ఎలాంటి మొబైల్ అండి కంపెనీ చెప్తామండి వినండి సాంసంగు వీవో ఓప్పో వన్ ప్లస్సు ఆపిల్ ఫోను ఇలాంటివున్నాయండి కీబోర్డ్ జియో మొబైల్ కూడా ఉన్నాయండి

ఓకే అండి టెన్ థౌజండ్ లోపలా అండి ఓకే అండి చెప్తా వినండి మీరు టెన్ థౌజండ్లో అంటే వీవో లెవెన్ ప్రో ఉందండి మెగా ఫిక్సెల్ వచ్చేసి క్యామెరా క్లారిటీ అండి ఫుల్ హెచ్డీ త్రీ పాయింట్ త్రీ జీరో అండి మెగా ఫిక్సెలు వన్ ట్వెంటీ ఎయిట్ జీబీ అండి స్టోరేజు అవునండి ఇప్పుడు మీరు కొనుక్కుంటే ఆఫర్ అండి మీకు సిమ్ కూడా ఫ్రీగా ఇస్తాము ఒక మంత్ రీఛార్జ్ ఫ్రీ అండి ఎక్స్చేంజ్ అంటే వన్ మంత్ అండి వన్ మంత్ లోనే అండి లేదండి ఎక్స్ట్రా ఛార్జెస్ వాటికి మాత్రం మీకు ఎంత క్వాలిటీలో టెంపర్ గ్లాస్ కావాలంటే అంత క్వాలిటీలో అంటే హండ్రెడు వంద రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి ప్రైసు సాంసంగ్ ఓకే అండి ఉంది సాంసంగ్ మీకు స్టోరేజ్ ఎంత కావాలి అవి చెప్తారా స్టోరేజు సిక్స్ జీబీనా అండి సిక్స్ జీబీ ఇంకా అవైలబుల్లో లేదండి ఫైవ్ జీబీ అయితే ఉంది ఫైవ్ జీ అంటే మార్కెట్లో రాలేదండి మా మొబైల్ షాపులో ఫైవ్ జి అవైలబుల్గా ఉంది మీకెలాంటిది కావాలి చెప్తే లేదండి అది కొంచం హై రే హై రేంజు దానికి ప్రియారిటి వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైసు అంటే అది చాలా బ్రాండెడ్ కదండి ప్రొడక్ట్ అది అది బయట నుంచి వస్తుంది మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జేసు అవన్నీ పడతాయి ఓకే అండి తగ్గిస్తామండి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ తగ్గిస్తాము మీరు అడుగుతున్నారు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ తగ్గిస్తామండి ఓకే అండి తీసుకోండి ఓకే అండి మా చెప్పండి మీ రిలేటివ్స్కి మీ బంధువులకందరికీ ప్రసాద్ మొబైల్ షాప్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ సర్వీస్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు